బైక్ ద్వారా ప్రపంచాన్ని చుట్టి రావాలని కలలు కనేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి ముందుగా సరైన బైక్ ఎంపిక చేయడం చాలా అవసరం ప్రమాణ ప్రదా ప్రమాణ దూరం రోడ్ల పరిస్థితులు ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించి అనువైన బైక్ ఎంచుకోవాలి రెండవది ప్రయాణానికి కావాల్సిన ప్రణాళిక రూపొందించుకోవడం మార్గం వాతావరణ పరిస్థితులు తిండి పానీయాలు సదుపాయం ఇంధన నిలువలు వంటి అంశాలను ముందుగానే పరిశీలించి భద్రత కూడా ఎంతో ముఖ్యమైనది కాబట్టి హెల్మెట్ గ్లోవ్స్ రిఫ్లెక్టివ్ జాకెట్ వంటి రక్షణ సామాగ్రిని వాడడం తప్పనిసరి ఇంకా బైక్ యొక్క పరిరక్షణ గురించి అవగాహన ఉండాలి ఎందుకంటే అనుకోని సమస్యలు ఎదురైనప్పుడు తాము స్వయంగా మరమత్తులు చేసుకోవడానికి వీలుగా కొన్ని ప్రాథమిక మరమతు నైపుణ్యాలను అభ్యసించుకోవడం మంచిది ప్రపంచాన్ని కూడా చుట్టూ వచ్చే ప్రయాణం కేవలం ఒక సాహసయాత్ర కాదు అది ఒక క్రొత్త అనుభవం ఒక అద్భుతమైన జ్ఞాపకం కూడా కాబట్టి సరైన ప్రణాళిక భద్రత చర్యలు మరియు నైపుణ్యాలతో ముందుకు సాగితే ఈ కల సహకారం అవుతుంది